సముద్రంలో మత్యకారులు వెళ్ళడానికి వాళ్ళ ఆడవాళ్లు చేసే పనులేంటంటే వాళ్ళకి కావాల్సిన సామాగ్రిని అన్నీ రెడీ చేసి వాళ్ళు వేటకు వెళ్ళడానికి సహకరిస్తారు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ వాళ్ళకి బట్టలు సరుకులు అన్ని వాళ్ళకి సమకూర్చి వే వంట సామాను అన్ని సమకూర్చి వాళ్ళని వేటకు పంపిస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన చాపల్ని గ్రేడింగ్ వేసి వివిధ రకాల చాపలని గెడింగ్ పద్ధతులో వేరు వేరు చేసి మార్కెట్కి తీసుకువెళ్ళి గుట్టలు గుట్టలుగా పోసి గుట్టలుగా అమ్మి మిగిలిన చాపలని తీసుకొని ఎండబెట్టి ఎండు చాపల ప్రక్రియని చేసి వాళ్ళకి తోడ్పడతూ ఉంటారు అలాగే కొంతమంది బుట్టల్లో పెట్టుకొని ఎండు చాపలు పేరుతో ఇంటింటికి తిరిగి అమ్ముతూ ఉంటారు అలాగే పట్టించాపలు పచ్చి చాపలు అలాంటివి గు గుట్టలుగా పెట్టి గుట్టలు గుట్టలుగా పెట్టి అమ్ముతారు మార్కెట్లో ఈ చాపల రకరకాలు డివైడ్ చేసి ఏ రకానికి ఆ రకం పెట్టి అమ్ముతూ ఉంటారు అలాగే సముద్ర వేట నుంచి రాగానే వాళ్ళకి కావల్సిన సౌకర్యాలన్నీ వాళ్ళు వేటకి వెళ్ళి తెచ్చిన తర్వాత కొంతమంది ఆడవాళ్ళు చాపలని తీసుకుపోయి హార్బర్ ప్రెస్లో స్టోర్ చేసి మెరైన్ మెరైన్ స్టోర్ చేసే ప్లేసుల్లో స్టోర్ చేసి తీసుకుపో తీసుకువెళ్తారు అలాగే సముద్రం పక్కన చాపలు పెట్టుకోని అమ్ముతూ జీవనం సాగిస్తారు